పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు ఎలా సేకరించాలి డాక్యుమెంట్లు మనకు ఏమేం అవసరమో వాటిని ఎలా అబ్ డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వేళ అవి ఒక దగ్గర చేర్చి దరఖాస్తు చేసుకోవాలో పాస్పోర్ట్ కార్యాలయంలో తెలుసుకోవాలి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా సరే మనకు ఇతరుల దేశానికి వెళ్ళాలి అంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్ లేకపోతే మనం ఇతరుల దేశానికి వెళ్ళలేము అలాగే పాస్పోర్ట్ డౌన్ పాస్పోర్ట్ వెరిఫికేషన్కి మనకు కావాలసిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి డాక్యుమెంట్స్ ఒకటి లేకపోయినా సరే మనం పాస్పోర్ట్ అప్లై చేయలేము